మా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు గురించి చెప్పుకోవాలి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవాలి అంటే కొన్ని ఒక ఆర్ఎంపీ కేంద్రాలు కానీ కొన్ని కొన్ని ప్రథమ చిక్సితలు కానీ అలాంటి అనేవి ఒక చిన్నపాటి ఇంటర్ బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఆర్ఎంపీ డాక్టర్గా అట్లా ట్రైనీగా చేసుకునే వాళ్ళు స్థానికంగా దగ్గర ప్రజలకి దగ్గరగా ఉంటు హాస్పటల్కి దూరంగా వెళ్ళలేని వాళ్ళు ముఖ్యంగా గ్రామాలలో వాళ్ళు హాస్పటల్కి వెళ్ళటానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ ప్రధమ చికిత్స ఆలయాలు ఉండటం వల్ల వాళ్ళకి దగ్గరగా తాత్కాలికంగా ట్రీట్మెంట్ చేయటానికి ఒక బ్ల ఏమైనా ప్రమాదం జరిగి బ్లడ్ కానీ ఇలాంటివి వెళ్ళినప్పుడు వెళ్ళకుండా అక్కడ కట్టుకట్టి ఓ చిన్న ఆయింట్మెంట్ అనేది ఇచ్చి వాళ్ళు ప్రత్యేకించి హాస్పటల్కి వెళ్ళేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలనే అని తాత్కాలికంగా ట్రీట్మెంట్ అనేది జరిగేలాగా ఇక రాష్ట్రాలలో కానివ్వండి ప్రతి గ్రామ గ్రామాలలో కానివ్వండి ఒకవేళ కొన్ని ప్రదేశాలలో అయితే అంబులెన్స్లో వెళ్ళటానికి చాలా లేట్ అయ్యి ఇంకా అస్వస్థతకు గురి అయ్యి చాలా కుటుంబాలు ఇప్పటికీ జరుగుతు ఉన్నాయి అందువల్ల ప్రతి ఊరికి దగ్గరగా ఒక అంబులెన్సు తొంద త్వరగా వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేసి అక్కడ దగ్గర్లలో ఒక చిన్న హాస్పిటల్ అయినా కనీసం గ్రామానికి ఒకటి అయినా కట్టిస్తే చాలా అందరికి యూజ్ఫుల్గా ఉంటుంది